డిజిటల్ చెల్లింపు యాప్లంటే నేను రెండు ఉపయోగించే దాన్ని అండి ఒకప్పటిలో ఒకప్పటిలో నా దగ్గర గూగుల్పే అదే జిపే ఉండేది ఫోన్పే ఉండేది కాదు ఇప్పుడు జిపే అన్ఇన్స్టాల్ చేసేసి ఫోన్పే వాడుతున్నాను నేనయితే ఫోన్పే చాలా ఉపయోగం ఉంది దీని వల్ల నాకైతే చేతిలో డబ్బులు పెట్టుకునే కంటే కూడా ఈ ఫోన్లో మన బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు అనేవి పెట్టుకొని లావాదేవీలన్నీ జరపడం ఎవరికన్నా డబ్బులు పంపించాలన్న మనకి ఎవరైనా వేసినా కూడా దాని జాగ్రత్తగా పెట్టుకోవాలన్నా ఏటీఎంతో పని ఉండదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ చెల్లింపులు లావాదేవీలు చాలా సులభంగా చేసేయొచ్చు నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఫోన్పే గూగుల్పే ఇలాంటి డిజిటల్ చెల్లింపుల యాప్లు రావడం వల్ల మన జీవనసరళి కూడా చాలా సులభం అయిపోయింది అని నేనైతే అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను నాకైతే ఇదే సురక్షితమైన పద్ధతి అని అనిపిస్తుంది అంతే